అవును నేను ఒక గేమ్ యొక్క కథలో కానీ పాత్రలో కానీ లీనమైనాను

దాగుడుమూతలు ఆట అని కూడా అంటారు ఈ ఆట చాలా బాగా ఉంటుంది నా చిన్ననాటి స్నేహితులతో నేను చాలా ఆడుకునే వాడిని ఈ ఆట చాలా ఉత్సాహంగా ఉండేది గ్రామాలలో ఊళ్ళలో పిల్లలు ప్రతి ఒక్కరు ఈ ఆట ఆడతారు ఏ పిల్ల వాడిని అడిగినా ఏ పెద్దవాడిని అడిగినా ఈ దాగుడుమూతల ఆట అంటే తెలుసు దాగుడుమూతల ఆట వల్ల పిల్లలు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటారు పిల్లలు అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు దాగుడుమూతలు ఒక ఈ ఆటలో ఒక దొంగ ఇంకా మరి కొంతమంది దొంగను పట్టుకునే దానికి పిల్లలు ఉంటారు ఆ దొంగ దాచుకొని వస్తాడు ఆ దాచుకుని వచ్చి వాడు అందరిని దొరకపడతాడు ఆ దొంగ అనేవాడు అందరిని చూసి ఎవరినైతే మొదలు చూసి పట్టుకుంటాడో మళ్ళీ వారు దొంగలాగా మారతారు ఆట చాలా మంది ఆడతారు ఈ ఆటలు మా చిన్నప్పుడు నా స్నేహితులు వారి వారి ఇళ్ళలో దాచుకొని ఆటలు ఆడేవారు కనుక ఎవరు దొరకక పోయేది కాదు అందుకని నాకు చాలా ఇష్టమైన ఆట దాగుడుమూతల ఆట ఇది పాత్రలో కానీ లీలమయ్యేలాగా ఉంటుంది మనం చాలా లీలమయ్యేలాగా ఉంటుంది అందుకు ఈ ఆట చాలా బాగుంటుంది ఈ ఆట వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి పిల్లలు లేదా వారి వారి స్నేహితులతో కూడా ఆడి ఉంటే వారికి చాలా ఆతృత అనేది పెరుగుతుంది కొంచెం వాళ్ళు శారీరకంగా కూడా అభివృద్ధి అవుతారు శారీరకంగా కూడా చాలా గట్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఆట చాలా పాత్రలో లీనమయ్యేలా ఉంటుంది దొంగ దొంగ అనే పాత్రతో ఒకరు ఉంటారు ఈ ఆటలో ఈ ఆటలో ఒకరు ఉంటారు ఈ ఆటలో చాలా మంది పిల్లలు కూడా సంబరపడతారు దొంగ దొంగలు ఈ ఆటలు సంబరపడతారు ఈ ఆట దాదాపు మన దేశంలో అందరు పిల్లలు ఆడతారు దాగుడుమూతలు ఆట ఇందులో పాత్రలు ఒక దొంగ ఇంకా మరి కొంతమంది దాచుకుంటారు వారిని పోలీస్ అని కూడా అంటారు ఈ ఆటలో ఈ ఆట చాలా మంది ఇష్టపడతారు పెద్దలు అందరు ఇంకా ఇంకా ఒకటి ఆట కోతి కొమ్మ అనే ఆట ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఆ పాత్రలో నాకు లీనమై అనిపిస్తుంది ఇంకా తొక్కుడు బిళ్ళ అనే ఆట కూడా చాలా బాగుంటుంది ఒక బెచ్చతో ఈ ఆటను ఆడతారు ఆ బిచ్చ చాలా చిన్నగా గుండ్రంగా ఉంటుంది ఈ ఆటలో డబ్బాలు గీస్తారు ఆ డబ్బాల మీద బెచ్చలు పెట్టుకొని మన కాలు మీద ఆ బెచ్చని ఆ మోసుకుంటు మెల్లగా కొంగ జంపలు కొంగులాగా ఎగురుతారు ఈ ఆట చాలా బాగుంటుంది ఈ ఆట కూడా చాలా బాగుంటుంది ఈ ఆటలో చిన్నపిల్లలు పెద్దలు కొంతమంది కూడా ఆడతారు ఇందులో పాయింట్లు కూడా ఉంటాయి ఎవరైతే ఎక్కువ వస్తుందో ఎగిరిది వారికి అలా పాయింట్లు వస్తాయి ఈ ఆట చాలా బాగుంటుంది ఇంకొక ఆట లింగోచ్చా అనే ఆట కూడా చాలా బాగుంటుంది ఈ లింగోచ్చా అనే ఆట ఐదు బిళ్ళలు ఉంటాయి దాన్ని భద్రపరుస్తారు ఐదు ఛాన్సులు ఉంటాయి ఐదు ఛాన్స్తో ఆ బంతితో ఆ లింగోచ్చాని గురి చూసి కొట్టాలి ఐదుగురు ఐదుగురు అనే టీం టీంలు కూడా ఆడవచ్చు మన ఇష్టం ఉన్నంత ఆటగాళ్ళతో ఇది ఆడవచ్చు ఈ ఆట కూడా చాలా బాగుంటుంది ఈ ఆట వల్ల కూడా పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటారు లింగోచ్చా దీన్ని పల్లీ అనే ఆట కూడా అంటారు పల్లీ ఆట మనం బంతితో గురి చూసి సరిగ్గా కొడితే ఆ బంతి వెళ్ళి ఆ బెచ్చలను తాకుతుంది తాకి అది విడిపోతాయి ఆ విడిపోయిన బెచ్చలను మనం మళ్ళీ పేరుస్తాము పేర్చి దాని ఉంచుతాము లింగోచ్చా ఇది చాలా మంచి ఆట దానిని సరిగ్గా పేర్చి దాన్ని మనం పాయింట్లు సంపాదించవచ్చు ఆ ఆటలో పల్లీల ఉంటుంది ఇది చాలా మంచి ఆట ఒక టీం ఒకరు వా ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు ఆ పల్లీ పెట్టే కాడ ఉంటారు ఎవరైతే కొట్టారో ఆ టీం సభ్యులు ఆ టీం ప్లేయర్లు దాన్ని మళ్ళీ పెడతారు ఎవరైతే బాల్ తీసుకుని కొడతారో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది పాయింట్ పడినట్టు పాయింట్ అనేది పెరుగుతాయి ఈ ఆటలో ఈ ఆట పేరు లింగోచ్చా ఈ ఆట కూడా చాలా బాగుంటుంది